నేను మీకు తరచుగా ఆర్డర్ పెట్టే కస్టమర్ ని మాట్లాడుతున్నాను నేను పది గంటలకి మీకు కాల్ చేసి ఆర్డర్ చెప్పాను కానీ అది తప్పుడు చిరునామా చెప్పాను ఎందుకు అనగా చిరునామా అనేది తప్పు కావున నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేసాను అన్నట్లయితే ఆ చిరునామా తప్పు అని చెప్పి ఇప్పుడు సరైన చిరునామా చెప్పాలని మీ మిమ్మల్ మిమ్మల్ని మీరు స్పందించి ఆ చిరునామాని మార్చి ఇప్పుడు నేను ఇచ్చిన చిరునామాకి ఆర్డర్ ని పంపుతారని ఆశిస్తున్నాను డెలివరీ ని చిరునామా నుంచి ఇంకొక చిరునామాకి మరొక దానికి మార్చే దానికి నేను మీకు కాల్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇచ్చిన ఆర్డరు పొరపాటున చూసుకోకుండా వేరే తప్పు చిరునామాకి చెప్పాను కావున ఇప్పుడు దాని నేను సరిదిద్దాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు కాల్ చేసి కొత్తది మరియు సరైన చిరునామా చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పిన పాత చిరునామా రాముడు గుడి వీధిలో టిఆర్ స్ట్రీట్లో

ఎయిట్ నైన్ బార్ టు అని ఇంటి నెంబర్ కి లేదా చిరునామాకి చేంజ్ మారుస్తున్నాను కావున మీరు దయవుంచి ఇప్పుడు ఉండే ముందు చిరునామాని పొరపాటున చెప్పాను ఇప్పుడు సరైన చిరునామాకి ఆర్డర్ ని డెలివరీ చేస్తారని ఆశిస్తున్నాను